చిన్నతనంలో స్కూల్లో కాలేజ్ ట్రిప్పుల్లో వెళ్లిన చాలా ప్రదేశాలు ఉన్నాయి నేను వెళ్లిన ట్రిప్పులు చూసుకుంటే యాదగిరి శ్రీశైలం ఇటువంటి కొన్ని ప్రదేశాలు మరియు వండర్లా ఇంకా ఇటువంటి ప్రదేశాలకు వెళ్లాను స్కూల్ తరఫున కాలేజ్ తరఫున చూసుకుంటే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు వెళ్లే ముందు రెండు రోజులు ముందు స్కూల్ ట్రిప్ కోసం పైసలు వేసుకుని ప్రతి ఒక్కరూ ఆ తర్వాత బస్సు వచ్చి ఆ బస్సులో మేమందరం వెక్కాము వెక్కి వెక్కిన తర్వాత ఆ బస్సులో కూర్చుని చాలా ఎంజాయ్ చేశాము డ్యాన్స్ చేయడం పాటలు పాడటం సినిమాలు చూడటం ముచ్చట్లు వేయడం ఇలా ఎన్నో చేశాము ఇలా ఫ యాదగిరికి వెళ్లేటప్పుడు మేము మధ్యలో యాదగిరి వంద కిలోమీటర్లు ఉంది ఇంకా అన్నప్పుడు మధ్యలో కారు ఆపి మధ్యలో బస్సు ఆపి అక్కడ బొంగులు వేసుకుని తిన్నాము అప్పుడు చాలా ఒకటి అది నాకిష్టమైన జ్ఞాపకం ఆ తర్వాత అలానే బస్సు ఎక్కి మెల్లగా వెళ్ళిపోయాము యాదగిరి వచ్చాక ఆ రోజు మెల్లగా స్నానం చేసుకుని అక్కడ నుంచి గుడికి వెళ్ళాము గుడికి వెళ్లే సమయంలో ఎన్నో కోతులు కనిపించాయి ఒకటైతే మీది మీదికి వస్తుంది అది చూసి చాలా నవ్వాము ఇంకా పైకెళ్ళి దర్శనం చేసుకునే లోపు ఒక గంట సమయం అయిపోయింది ఆ తర్వాత లడ్డూలు తీసుకొని కిందకి మెట్లు దిగి మెల్లగా వచ్చాము ఇంకా ఆ తర్వాత మెల్లగా మళ్లీ బస్సు ఎక్కి ఆ తర్వాత రిటర్న్ వచ్చే సమయంలో చాలా ఎంజాయ్ చేశాము పాటలు పెట్టాం యాదగిరి నుంచి స్కూల్ ఆ స్కూలుకొచ్చే వరకు డ్యాన్స్ల మీద డ్యాన్సుల మీద పాటలు పాడడం ముచ్చట్లు వేయడం వాళ్ళని వీళ్ళని గెలకటం రోడ్డుపైన పోయేటోళ్లకు బాయ్ చెప్పడం శ్లోకాలను పలకటం అందరూ చెప్పటం ఇటువంటి అన్ని చేశాను ఇంకా ఇంకో ట్రిప్ గురించి వస్తే శ్రీశైలం శ్రీశైలం కూడా మేము బస్లోనే వెళ్ళాము అది కూడా ఇలాగే ఎంజాయ్గా పాటలు పాడడం డ్యాన్స్ వేయడం మీతో మాట్లాడడంతో వెళ్ళాము ఒకసారి శ్రీశైలంలో అడవి రెండు వంద అడవి ఎంట్రీలో నుంచి సైలెంట్గా అక అటు ఇటు చూసాం అడవిలో చూస్తుంటే మాకు మధ్యలో ఒక జంతువు కనిపించింది అది పులి అది చూస్తూ అట్లనే ఉన్నాము అది పోయింది బస్సు ముంగలి పోయినకొద్దీ అది కూడా కనిపించలేదు ఇలా కోతులు కొన్ని జింకలు ఒక జింక కనిపించింది ఆ ప్రయాణంలో బార్డర్లో ఉన్న గోడౌన్లు చాలా భయం వేసింది మలుపుల మీద మలుపులు ఉన్నందుకు ఇలా శ్రీశైలం చేరుకున్నాం శ్రీశైలం చేరుకున్న తర్వాత స్నా గుడికి వెళ్లి గుడికి వెళ్లే ముందు నదిలో స్నానం చేసి ఆ తర్వాత ఆ తర్వాత దర్శనం చేసుకుని లడ్డూలు తీసుకొని మళ్ళీ వచ్చేసాము ఈ ప్రయాణం నాకు ఎంతో ఇష్టమైంది ఎందుకంటే శ్రీశైలం చాలా దూరం కదా ఈ ప్రయాణంలో ఎక్కువ ఒక రోజు వెళ్లి వచ్చేలోపు రెండు రోజులైంది చాలా ఎంజాయ్ చేసాము ఇది నాకు చిన్నతనంలో ట్రిప్పులో వెళ్లిన ఎంత ఇష్టమైన ట్రిప్ ఇంకో ట్రిప్ నేను వండర్లా వండర్లాకి వెళ్లాను అక్కడ చాలా ఎంజాయ్ చేశాను వివిధ రకాలమైన దాంట్లో ఎక్కాను ఇంకా వీలర్స్ జాయింట్ వాల్ ఇవన్నిటిలో ఎక్కి చాలా సంతోషించాను భయపడ్డాను కూడా అది వెళ్లే వేగంలో నాకు చాలా వణుకు పుట్టింది ఏడ కింద పడతామో అని లేకుంటే మీద అంత మీద నుంచి వస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి ఇలా ఇంకా నీటిలో ఆడటం ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసాను ఇది వండర్లా చూసుకుంటే చాలా ఎంజాయ్ అనిపించింది అప్పుడు స్టూడెంట్స్ని ట్రిప్ వాటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అనుకుంటాను గుర్తుకులేదు కానీ చాలా ఎంజాయ్ చేశాము నా జ్ఞాపకాల్లో ఇది కూడా భాగం వండర్లాలో అది వీల్ చైర్ ఎక్కినప్పుడు పైకి వెళ్లి ఒకసారి ఆగిపోయింది అది ఆగిపోయినప్పుడు చాలా భయమేసింది ఎక్కడ కింద కళ్ళు కిందకు చూస్తే చాలా భయమైంది ఎక్కడ కింద పడిపోతానో ఆ తర్వాత కిందకు వచ్చి అప్పుడే దిగాను ఇంకో రౌండ్ మా ఫ్రెండ్స్ వేయమంటే నేను రాను వెళ్ళిపో అని చెప్పాను కానీ అది కూడా నాకు ఇష్టమైన ట్రిప్ ఇవి ఈ విధంగా చిన్నతనంలో స్కూల్ కాలే ట్రిప్పులో వెళ్లిన చాలా వెళ్లిన ప్రదేశాలివి ఇవి నా జ్ఞాపకాలు